కర్నూరు జిల్లాలో వాతావరణ పరిస్థితులు చాలా విపరీతంగా ఉంటాయి ఉష్ణోగ్రతలు ఎండాకాలం వచ్చేసి చాలా భయంకరంగా ఉంటాయి వేసవికాలంలో పిల్లలు బయటికెళ్ళాలన్నా ముసలి వాళ్ళు బయటికెళ్ళాలన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలు మధ్యాహ్న పూట స్కూళ్ళ నుంచి ఇంటికి రావాలన్నా చాలా ఎండలో రావాల్సి వస్తుంది అదేవిధంగా వానకాలంలో ఉంటే విపరీతమైన వానలుంటాయి లేకపోతే వానలు అస్సలకి ఉండవు చలికాలంలో కూడా అంతే చలికాలంలో ఎక్కువగా చలి ఉంటుంది ఎండాకాలంలో వచ్చేసరికి పిల్లలోచ్చేసి చాలా ఉష్ణోగ్రతను తట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వచ్చేసి కరెంటు కూడా ఉండదు వేడిని ఎక్కువగా తట్టుకోవాల్సి వస్తుంది వరదలు కూడా అంతే రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చేసాయి చాలామంది ప్ర ప్రజలు వచ్చేసి వరదలకి అల్లాడిపోయారు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఎంతో భయంకరమైన స్థితిని ఎదుర్కొన్నారు అదేవిధంగా కరువు కూడా అదేవిధంగా ఉంటుంది వానలు రాకపోతే రైతులు పంటలు పండించలేక ఎంతో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది సరిగ్గా పంటలు పండక అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది రైతులయితే వానలు పడకుంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎంతోమంది రైతులు అప్పులు చేసుకుని మరియు పొలాలకి పెట్టుబడి పెడుతుంటారు మరి సరైన రాబడి కూడా రాదు కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సరైన రీతిలో వర్షాలు కురిస్తే రైతులు కూడా చాలా ఆనందంగా ఉంటారు పంటలు బాగా పండించుకోగలరు అదేవిధంగా ఎండాకాలం వచ్చేసి చిన్న పిల్లలు మొదలుకుని పెద్దవాళ్ళు మొదలుకుని ఎంతోమంది బయటకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఎండాకాలంలో వచ్చేసి పిల్లలని ముసలి వాళ్ళని బయట తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళకి ఉంటుంది